నేను చుట్టుప్రక్కల చేసే ప్రయాణాలు కొన్ని ఉన్నాయి ఎలా అంటే మా చుట్టాలను కలవడానికి వెళ్తాను లేకపోతే రోజు కాలేజీకి వెళ్ళడం మరియు మా తమ్ముని కలవడానికి వెళ్ళడం బీటెక్ లైఫ్ కదా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి ఇంట్లో పేరెంట్స్ చెప్తారు ఎక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్తూ ఉండాలి రోజు మార్నింగ్ లేసి కాలేజ్కి వెళ్ళాలి తరచూ ప్రయాణాలు అంటే ఆదివారాలు వస్తే ఫ్రెండ్స్తో కలిసి గుడికి వెళ్ళడం లేకపోతే రోజంతా పడుకోవడం కుదిరినప్పుడు

ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి మా పక్కనే హనుమాన్ గుడి ఉంటుంది రోజు వెళ్ళి దండం పెట్టుకుంటానూ ఇంకా తరచుగా వెళ్ళడం అంటే ఎంఎంటీఎస్ ఎక్కితే చాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఒకసారి ఎయిర్పోర్ట్ని సందర్శించాము అన్ని చూసాం ఫెసిలిటీస్ రాజ్భవన్కి వెళ్ళాం తెలంగాణలో రాష్ట్రపతి భవన్ అసెంబ్లీ గాంధీ హాస్పిటల్ మెట్రోలో ఉన్న స్టేషన్స్ అన్ని గుర్తున్నాయి ఇంకా చాలా ఖైరతాబాద్కి వెళ్ళాము ఒకసారి తరచుగా తరచుగా వెళ్ళలేదు ఇయర్లో ఒకసారి వినాయకుని వచ్చినప్పుడు ఖైరతాబాద్కి ఇంకా మిగిలినప్పుడు మెట్రో అలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా చుట్టుపక్కల అంటే ఇంకా హైదరాబాదు దాటి చూస్తే తిరుపతి ఉంటుంది మనది చుట్టుపక్కల ఇంకా అది కూడా మన తెలంగాణ చుట్టుపక్కలలో వస్తుంది తిరుపతికంటే ఇప్పటికి ఒకటేసారి వెళ్ళిన అది కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు మూడో తరగతిలో తిరుపతి ఒక పద్దెనిమిది పద్దెనిమిది మంది కలిసి వెళ్ళాం మా చుట్టాలతో తిరుపతికి ఇంకా తరచుగా ప్రయాణాలు అంటే ఈ యాదగిరిగుట్ట ఒకటి ఫేమస్ హైదరాబాదు బయట ఇవన్నీ యాదగిరిగుట్ట భద్రాచలం కొమురవెల్లి కొమరవెల్లిలో మల్లన్న యాదగిరిగుట్టలో నరసింహ స్వామి ఇలా చాలా ప్రయాణాలు చేశాం ఇంకా స్కూల్ స్కూల్లో ట్రిప్స్ అంటే జలవిహార్ ఒకటి వండర్లా వండర్లా ఇవన్నీ వాటర్ ఇవన్నీ ఇంకా ఇంకొక టూర్ అంటే గోల్కొండ ఇంకా ఇంకొక టూర్ జలవిహార్ వండర్లా గో ఫార్ట్ గ్రాండ్ ఫార్ట్ గ్రాండ్ అదే ఎస్కెఫ్ వాటర్ ఫాల్స్ అలియాస్ ఇంకా చాలా ప్రయాణాలకు వెళ్ళాం